నేను తోట పనిని ఎందుకు చేశానంటే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇంటికి దగ్గర బాగా చెట్లను పెంచి వాటి వల్ల వచ్చి ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ వాటిని మేము ఇంట్లో వండుకునే వాళ్ళము ఎందుకంటే మాది పల్లెటూరు అందుకని చెప్పేసేసి రోజూ కాయగూరలు పండ్లు కాని అవన్నీ మాకు దొరకటం కావాలికి వస్తే కాని సిటీకి వస్తే కాని మాకు దొరకవు అందుకని చెప్పేసేసి చిన్నప్పుడు మా అమ్మ వాళ్లు ఖాళీ ప్లేస్ ఇంటి ముందు చాలా ఉండేది దాంట్లో ఏం చేసే వాళ్ళంటే సొరకాయ బీరకాయ కాకరకాయ తర్వాత వచ్చి పెరుగాకు తోటకూర పచ్చిమిరపకాయలు టమోటాలు అలాగా ఒక తోటలాగా వేసుకునే వాళ్ళమి కొంత పొలం వేసుకుంటే కొంత ఏందంటే ఒక భాగంలో ఇవన్నీ వేసుకునే వాళ్ళమే అవి తీసుకొని వచ్చి ఇంటి దగ్గర చేస్తే ఎంతో రుచికరంగా ఉండేది దాన్ని బట్టి ఏందంటే అప్పుడు ఏ రోగాలు కూడా జనానికి ఎక్కువగా ఉండేది కాదు ఎందుకంటే దాంట్లో ఏమి మందులు వేయం కాబట్టి ఓన్లీ ఎరువు వల్ల మట్టి వల్ల వరకే ఆకుకూరలు కానీ పండ్లు కాని ఇవన్నీ వచ్చేవి ఒక్క మంటకే ఉడికిపోయేవి అయన్నీ ఇప్పుడు చూస్తే మనం కొనుక్కునేటివి ఎంతో ఫ్రెష్గా ఉన్నట్టే కనిపిస్తే కాని మనం కోసి వండేటప్పుడు అవి ఎంతో గుబురుగా అనిపిస్తూ నగురుగా ఉండవు అందుకని చెప్పేసేసి నేను మా ఇంటి దగ్గర ఆ తోట లాగా పెట్టుకోవడానికి నాకు కొంచెం ఖాళీ ప్లేసు ఉంది దాన్ని ఏం చేశానంటే బాగా చుట్టూ కంచిలాగా వేసుకుని దాంట్లో కొంత మట్టిని తెచ్చుకొని అలాగే చలగపారతో బాగా తవ్వుకొని దాంట్లో వచ్చేసేసి మట్టి ఎరువుని కలిపి బాగా చల్లుకొని తర్వాత వచ్చేసేసి బెండకాయ చెట్లు వంకాయ చెట్లు అలాగే పూల కొమ్మలను కూడా నేను నాటుకున్నాను పూల చెట్లను కూడా నాటుకున్నాను అలాగే పండ్లు వచ్చేసేసి జామ చెట్టు మామిడి చెట్టు సపోటా చెట్టు ఇలాంటివి కూడా నేను ఆ తోటలో వేసుకున్నాను మా ఇంట్లో వండుకునే వస్తువులు చాలా వరికి మేము తోటలో పెంచుకునేటువంటియే మా ఇంట్లో వండుకొని మేము తింటాము కాబట్టి నాకు తోట పని అంటే చాలా ఇష్టము ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు చూశాను కాబట్టి దాన్నే నేను ఇప్పుడు చూసి మా ఇంట్లో కూడా అలాగే తయారు చేసుకొని నేను ఉండాలని అనుకుంటున్నాను నన్ను చూసి రేపు మా పిల్లలు కూడా అలాగే ఇలా చెట్లు పెంచుకుంటే ఏ అనారోగ్యాలు రాకుండా ఉంటాయని వాళ్ళకి నేను చెప్తున్నాను నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను కాబట్టి నా పిల్లలకి నా నేను చెప్తున్నాను ఎప్పుడైనా కాని ఆకుకూరలను కానీ వాటన్నిటిని పెంచుకుని తింటేనే మనకి శ్రేష్టంగా ఆరోగ్యకరంగా ఉంటాయి నా నాకు అందుకని తోట పని మటుకు చాలా ఇష్టము నిదరలేయటం ముందు తోట పనిలో చూసుకుని తర్వాత వచ్చేసేసి ఇంటి పని చూసుకుంటాను నాకు ఎక్కువసేపు తోట పని చేసుకోవడమే నాకు చాలా ఇష్టము అందుకే నేను తోట పనిని ఎప్పుడు చేస్తూ ఉంటాను